నేను ఒక క్రీమ్ వాడి ఆ క్రీము నాకు బాగా దానిమీద పాజిటివ్ తింక్ వచ్చి నేను వాడే నాకు అది బాగుందని అనిపిస్తే నేను ఇతరులకు ఈ క్రీము వాడు ఆ క్రీం వాడు చెప్పగలతాను హిమాలయ ఇప్పుడు హిమాలయా కొంతమందిరి హిమాలయా క్రీము కొంతమందికి పడొచ్చు కొంతమందికి పడకపోవచ్చు కాబట్టి ఆ క్రీము నేను వాడి దాని మీద నాకు పాజిటివ్ తింక్ వస్తేనే అది నేను ఇతరులకు చెప్పగళ్తాను నేనైతే ఫస్ట్ ప్రోడక్టు హిమాలయా క్రీమే వాడాను